నేను ఈ మధ్యన ఒక చోలీలను కొనుక్కున్నాను అవి నాకు చాలా తక్కువ ధరకే వచ్చాయి అవి అంత తక్కువ ధరికి రావటం నాకు ఎంతో బాగా నచ్చింది అవి అలా తక్కువ ధరకు రావడంలో దాని నాణ్యత ఎలా ఉంటుంది అని చెప్పి నేను చాలా ఆలోచించాను కానీ దాని నాణ్యత చాలా బాగుంది ఎంత అంటే అవి ఎన్ని సంవత్సరాలు అయినా సరే బాగా పని చేస్తాయి అనేటట్టుగా దాని నాణ్యత అనేది ఉన్నది ఇలాంటి చోలీలు ఇంత తక్కువ ధరలో అంత నాణ్యతతో రావటం చాలా తక్కువ ఇవి నాకు చాలా బాగా నచ్చాయి